మంగోలియన్ రైస్ మరియు ఇంకా చాలా ఫుడ్ ఉంటుంది కాంటినెంటల్ ఫుడ్ అంటే మరి మన ఇండియన్స్ అయితే ఎక్కువ చాలామంది ప్రిఫర్ చేసేది దక్షిణాది ఫుడ్ అంటే సౌత్ ఫుడ్ చాలామందికి ఇడ్లీ దోస వడ ఇలాంటివి చాలా మంది తింటారు మన భారత దేశంలో చాలామందికి ఇష్టపడేది సౌత్ ఫుడ్ అంటే దక్షిణాది ఫుడ్ ఇందులో ఇడ్లీ దోస వడ పప్పు పప్పన్నం సాంబార్ ఉంటుంది అండ్ ఇలాంటి రుచికరమైనవి అన్నీ మన దక్షిణాది వంటలు అన్ని దక్షిణాది వంటకాల్లో దొరుకుతాయి

తను చేస్తుంది అనుకుంటది కానీ ఏమీ చేయదు కానీ నాకే తనకంటే ఎక్కువ నాకే వస్తుంది సాంబార్ రైస్ అందులో ఉండే రెసిపీస్ ఆ పప్పు ఆ అన్నం అవన్నీ చాలా బాగుంటాయి నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను అండ్ బిర్యాని అయితే ఇక దక్షిణాది ఫుడ్ అంటేనే అసలు బిర్యాని టేస్టీ ఫుడ్ అంటేనే బిర్యాని ఎక్కువ మన భారతదేశంలో ముఖ్యంగా చాలామంది చాలామంది దక్షిణాది వంటకాలు ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే మెయిన్ ఇందులో బిర్యాని ఉంటుంది కాబట్టి ఈ బిర్యానీ ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది

చాలా ఇష్టపడుతూ తింటారు నేను ఢిల్లీకి రీసెంట్గా వెళ్లను అక్కడ కూడా ఒక ప్రోగ్రాం ఉంటే వెళ్ళాను అక్కడ తెలంగాణ ఫుడ్ ఆంధ్ర ఫుడ్ అని వెరైటీగా పెట్టారు నేనైతే అక్కడ ఢిల్లీ ఫుడ్ తిని తిని నాకు నచ్చక నచ్చలేదు కానీ తెలంగాణ ఫుడ్ అని చెప్పేసి ఒక డాబా పెట్టారు అక్కడికి వెళ్లి దోస తింటే చాలా బాగుండే తెలంగాణ టేస్ట్ వచ్చింది నాకు తెలంగాణ ఫుడే గుర్తొచ్చింది తెలంగాణకి ఎప్పుడు వెళ్తాను ఎప్పుడు తింటాను అని చాలా వెయిట్ చేసాను బట్ట వెళ్లలేకపోయినా

అట్లాంటి పోలేలు చపాతీలు ఇంకా దోసెలు ఇలాంటివి మా అన్నయ్య చాలా బాగా చేస్తాడు బిర్యానీ నేను రీసెంట్గా చేశాను అది చాలా బాగుండే అందరికీ నచ్చింది అండ్ ఇంకా సాంబార్ రైస్ ఇట్లాంటివి చాలా ఇష్టం మాకు ఇట్లాంటివి నేను చాలా సార్లు సాంబార్ రైస్ చేశాను అందరూ చాలా తిన్నారు అండ్ మన భారతదేశంలో వాళ్ళు కూడా ఎక్కువ ప్రిఫర్ చేసేది సౌత్ ఫుడ్నే ఎందుకంటే వాళ్ళకి ఉప్పు కారం ఉంటేనే మనకు తెలంగాణ ఫుడ్ చాలా బాగుంటుంది మనం వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు మనం మన మనం వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు మనకు ఆ ఫుడ్డు తినాలనిపించదు కానీ తెలంగాణలో ఉన్నప్పుడు మనం ఆ ఉప్పు కారం ఉంటే ఆ టేస్టే వేరే ఉంటుంది మెయిన్గా బిర్యాని బిర్యాని అంటేనే భారతదేశం భారతదేశంలో ఫేమస్ అంటేనే బిర్యాని అది తెలంగాణలోనే తెలంగాణ హైదరాబాద్లో దమ్ బిర్యాని చాలా బాగుంటుంది ఉప్పు కారం గసగసాలు అన్నిమంచిగా వేస్తారు అందులో చాలా రుచిగా ఉంటుంది అది మర్చిపోలేని ఒక జ్ఞాపకం నాకు మరియు తీపి వంటకాలు కూడా చాలా ఉంటాయి లైక్ పోలెలు అదే మా అన్నయ్య చేస్తాడు కదా పోలెలు చాలా బాగా చేస్తాడు ఆయన తినకుండా మాకు చాలా సార్లు ఇచ్చిండు అండ్ బిర్యానీ బిర్యానీ ఎలా చేస్తారో అండ్ బిర్యాని కూడా నేను చాలాసార్లు చేసినా మొన్న రీసెంట్గా ఒకసారి బిర్యాని చేసినా అందులో మసాలాలు పెరుగు చికెన్లో అన్ని మిక్స్ చేసి కారం ముప్పు అల్లం అవన్నీ వేసీ బిర్యాని చేసి